నమస్కారమండి

నేను రేష్మ వాళ్ళ పేరెంట్ని మాట్లాడుతున్నానండి మా అమ్మాయి ఎలా చదువుతుందండి చూశానండి కాకపోతే ఎప్పుడూ మీద ఈసారి కొంచెం తగ్గాయి

ఈ మధ్య ఫోను ఎక్కువ వాడుతుందండి

చెప్తామండి చదివిస్తాను నేను కూడా సరేనండి అంటే ఫంక్షన్ ఉందండి ఫ్యామిలీ ఫంక్షను మేము అందరం శ్రీశైలం వెళ్దామని అనుకుంటున్నాము కొంచెం నాలుగు రోజులు లీవ్ ఇస్తారా అదేనండి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కానీ అందరూ ఉంటారు కదండీ ఫ్యామిలీ అంటే నేను తర్వాత నేను చదివిస్తానండి అక్కడ కూడా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేను బుక్స్తో ఫోన్ నుంచి దూరం చేస్తానండి అలా ఎలా మా అబ్బాయి ఉంటే మేమూ ఉండాలి కదండి మరి దగ్గరవాళ్ళండి బాగా అందుకు అదేనండి నేను చదివిస్తానండి తరువాత ట్యూషన్ అదే ట్యూషన్ కూడా పెట్టిస్తా ఎగ్జామ్స్ టైంలో సరేనండి నాలుగు రోజులండి సరే థ్యాంక్స్ అండి